కత్తుల గ్రూపులో చేరాము అవంటే మాకు ఇష్టము కత్తులంటే తెల్ల కొంగలు అవంటే బాగా ఇష్టం మాకు మేమంత చేరుకున్నాము అవి పుట్టాక ఐదు సంవత్సరాలకు అవి కలిసి ఉంటుంది ఆ కొంగ కలిసి ఉన్నది అని అంటే మళ్ళీ మనం భార్య భర్తలు లాగానే కలిసి ఉంటాయి మళ్ళా ఆ కొంగ ఏమైనా అయి చనిపోయిందనుకో ఇంక వేరే కొంగతోని తిరగదు సో అది ఎంత దూరం దాకా మళ్ళీ అది చచ్చేదాకా కూడా అలానే ఉంటుంది మాకు మేము ఆ గ్రూప్లో చేరినాము కాబట్టి మాకు అవంటే ఇష్టం ఇంకా పిట్టలు పాలపిట్ట పాలపిట్ట అంటే మస్తు అందంగా ఉంటుంది మేము ఆ పాలపిట్టల్ను చూడాలంటే కొన్ని దసరా అప్పుడు మేము పాలపిట్టలు చూడబోతాము అదంటే మాకు అందం అది కూడా మనకు అందకపోతు ఉంటుంది అది తిరుగుతుంది మనమేము పైపాడ తట్టుండి ఉంటుంది మీదకి మీదకి పోతుంది పాలపిట్ట అంటే మాకు బాగా ఇష్టం ఇంక కొంగలా కొంగలు చూడ మాకంటే కొంగలంటే బాగా ఇష్టం గుండ్రంగా తిరుగుతాయి కొంగలు అవి ఎక్కడికెక్కడికో పోతు ఉంటాయి కొంగలు అవి చూడ్డం మాకు ఇష్టమే కొంగలంటే మేము కొంగల కాడికి పోయి చూసాము మాకు అవంటే ఇష్టం అద్ద పిట్టె అద్ద పిట్టలు ఎలా ఉంటాయి అవి ముక్కులు కొస్సగా ఉంటాయి అవి ఎముట్టాయి అవి చెత్త వినాలులు పండ్లు అవి ఇవి ముక్కుతోోనే పొడ్చుకు తింటాయి ఏదన్నా పురుగు పూచి అన్న తింటయి ఆ పిట్ట ముక్కు తోనే కొడతాయి ఆ పిట్ట కొంచెం నల్లగా ఉంటుంది కాకి కాకిీ ఏం చేస్తుంది అది ఉండదు తింటుంటే ఓ అది తిరుగుతుంది గుండ్రంగా అటు ఇటు తిప్పుకుంటూ ఉంటుంది కాకి కాకిీ ఏ కాకి గురించి కూడా వేరే దొరకాలంటే ఆడ్నే ఉంటాయి తిరుగుతాయి తింటాయి అవి ఇవి పడతాయి తింటాయి చెట్టు మీద ఉండి పండయినా ఫలాలైనా గద్ద చాపలు తింటాయి గద్దలు అవి మంచి మంచి సముద్రాలాలో ఉంటాయి చాపలు అవి ఎత్తుగ మనక మనకి కనపడదు కానీ ఎతుగా తిరుగుతాయి అవి అవి మనకు కనపడవు అవి మన దగ్గరికి రావు పక్షు లంటే మాకు ఇష్టం బాగా నేను ఏ పక్షి దగ్గరకైనా మేం పోయి అక్కడ చూస్తాం వాటిని